ఆంధ్రప్రదేశ్కి సందర్శించటానికి ఎవరైనా వచ్చి మా సంస్కృతిని చూపించమంటే మేము ఎలా చూపిస్తాము అంటే ఆంధ్రప్రదేశ్ విభిన్న జాతుల తెలుగు సమూహం అని చెప్పగలము అన్నీ కులాల మతాల కలయిక మా తెలుగు రాష్ట్రం అని చెప్పగలం అలాగే తిరుపతి టీటీడీ వెంకటేశ్వరస్వామికి ఇలా ఎంతో మంది వస్తారు ప్రపంచ దేశాలు నుండి మీ అందరికీ తెలిసిందే విజయవాడ చూస్తే మాకు కనకదుర్గమ్మ అలాగే మరియమ్మ తల్లి గుణదల మాతా అంటాము మా పుణ్యక్షేత్రాలు అలాగే అన్నవరం చెన్నకేశవుల స్వామి ఆయన స అదీ పుణ్యక్షేత్రమే భద్రాచలం రాములవారు అదీ పుణ్యక్షేత్రమే వైజాగ్ బీచ్ మాకు ఇంకా ఇష్టం అలాగా వచ్చినవారికి బ్రహ్మంగారిమఠం కానీ అలాగే తూర్పుగోదావరి తూర్పు పశ్చిమ గోదావరి అక్కడ ఉన్న సాంప్రదాయాలు గానీ అక్కడున్న ఆచారాలు కానీ అవన్నీ వివరించగలము ఇంకొక విషయం చెప్పాలి అంటే మాకు ఆంధ్రాలో ప్రతీ ఒక్క కుల మత వీభిన్నత్వం లేకుండా అందరం బిన్నంగా ఉండి అందరం జరుపుకునే పండగలు కానీ అందరూ జరుపుకునే కాలక్షేపాలు కానీ కార్యకలాపాలు కానీ అన్నీ మేము అందరం వాళ్ళకి మా దగ్గరికి వచ్చిన వారికి మా సాంప్రదాయాలను పరిచయం చేస్తూ మా దగ్గర ఉన్న అదీగాక భారతదేశంలోనే ఆంధ్రాని అన్నదాత అంటారు